మా ప్రాంతంలో వ్యాపారాన్ని ప్రారంభించగలిగితే నేను హోటల్ బిజినెస్ చేస్తాను ఎందుకంటే మా ప్రాంతంలో టిఫిన్ అనేది చక్కగా ఎక్కడ లేదు అలాగే మనం చక్కగా చేసుకుంటే మంచి వ్యాపారం అయితే కొనసాగుతుంది అలాగే అది అది చేయటం వల్ల నేను ఎంతో లాభాన్ని అయితే పొందుతాను